అమ్మ వడివి అంటివి మంచి ప్రభావాని చూపించాయి ఇంకా ఒంటరి స్త్రీకి పెన్షన్ అమౌంట్ కూడా చాలా మంచిది కలిగింది అందుకే కొన్ని లేడీస్కి అంగన్వాడి ద్వారా అంగన్వాడి వాళ్ళ పథకాలు డ్వాక్రా మహిళలకు చేయూతకి వంటి మంచి మంచి పథకాలు చేపట్టడం జరిగింది వాళ్ళకి నలభై ఐదు నుంచి అరవై వాళ్ళకు కూడా మంచి పథకాలు కూడా చేపట్టడం జరిగింది